ఈ రోజుల్లో పిల్లలు ఆడే ఆటలు ఏంటంటే అండి పబ్జీ ఆడుకుంటున్నారండి అది బ్యాన్ చేశారు అయినా సరే ఫ్రీఫైర్ అనేసి పెట్టుకొని అది ఆడుతున్నారండి ఫిజికల్ గేమ్స్ అనేవి తక్కువ అపోయినాయి ఆన్లైన్ గేమ్సే ఎక్కువ ఆడుకుంటున్నారు అనమాట ప్రతి మొబైల్లో కూడా టెంపుల్రను లూడో ఇంకా అన్ని గూడా అలాగ మొబైల్ పట్టుకొని ఆడుకుంటున్నారు అనమాటండి మొబైల్ లేకపోతే వాళ్ళసల ఏమి చేయలేకపోతారు అన్నట్టుగా ఆటలు కూడా అందులోనే ఆడుకుంటునారు కానీ ఫిజికల్ గేమ్స్ అనేవి ఇప్పడికి కూడా ఉన్నాయండి అవేంటంటే స్కూల్లో అదిని ఆడిస్తూ ఉంటారనమాట క్రికెట్ అయితే ఇంకా చెప్పక్కర లేదండి ప్రతి ఒక్క చిన్న పిల్లోడు కూడా బ్యాట్ పట్టుకొని బయట ఆడుకొంటూ ఉంటారనమాటండి మా ఊళ్ళో అది చాలా బాగా అనిపిస్తుంది ఇప్పటికి బయటకు వెళ్ళి ఆడుకుంటారు అదేవిధంగా దాగుడుమూతలు కూడా ఇప్పటికి ఆడుకుంటున్నారండి అదేవిధంగా తొక్కుడు బిల్ల అలాంటివి కూడా ఆడతారండి పల్లెటూళ్ళల్లో అలాగే ఇంకొకటి ఏంటంటే ఖోఖొ ఎక్కువగా ఆడతారండి ఇక్కడ పిల్లలు ఖోఖో అనేది చాలా బాగా ఆడతారనమాట అలాగే ఇంకా ఆడపిల్లలైతే ఉప్పుల గుప్ప అలాంటివి ఆడుకుంటారనమాట ఈ రోజుల్లో అయితే ఎక్కువగా చెస్ అని ఇంకా మైండ్ ఫుల్ గేమ్స్ అనేవి ఎక్కువ ఆడుకుంటున్నారండి పిల్లలు